తెలుగు రాష్ట్రాలలో భోజనం చాలా ముఖ్యమైనది ప్రజలు తమ కుటుంబాలతో కలిసి భోజనం చెయ్యడానికి చాలా ఇష్టపడతారు తెలుగు భోజనం చాలా రుచికరమైనది మరియు వైవిధ్యంగా ఉంటుంది బిర్యానీ మాంసం కూరగాయలు మరియు మసాలాలతో తయారు చేసిన సువాసన గల బిర్యానీ బియ్యం వంట పులిహోర పుల్లని మరియు కారంగా ఉండే బియ్యం వంట హైదరాబాదు హలీమ్ మాంసం పసుపు మరియు మసాలాలతో తయారు చేసిన పోషకకరమైన మరియు రుచికరమైన వంట ఇడ్లీ మరియు దోశ నీటిలో నానబెట్టిన బియ్యం పిండితో తయారు చేసిన దక్షిణ భారతీయ వంటకాలు పొంగల్ పచ్చి వాటితో తయారయిన తయారు చేసిన తీపి లేదా కారంగా ఉండే బియ్యం వంట